టట్టూడా రాయల్ ఎన్ఫీల్డ్ షైన్ పల్సర్ హూండా సుజుకీ మారుతి ఆర్డిఏం బీఎండబ్ల్యూ మెర్సిడిస్ టిస్సా మహీంద్రా టాటా కేటిఎం ఆర్ వన్ ఫైవ్ ఆర్ వన్ ఫైవ్ కే జెడ్ డబ్ల్యూ మారుతీ సుజుకీ హీరో హోండా హీరో హోండా హీరో యాక్టివా టీవీఎస్